నమస్తే అండి ఏ ఊరు వెళ్ళాలి మీరు మేము ఇక్కడే విజయవాడ నుంచే ఎక్కామండీ ఇప్పుడే ఆ మేము విజయవాడలోనే ఉంటాము అండి మీరు ఎక్కడ నుంచి మీరు ఇప్పుడు ఎక్కడికి వైజాగ్ ఆ చేసుకునే వచ్చామండి చేసుకోకపోతే అస్సలు ఎక్కలేం కదా విజయవాడ అస్సలు ఎక్కలేం అవునండి రిజర్వేషన్ చేస్ కాకినాడ వరకు వెళ్తున్నామండీ మేము కాకినాడ వరకు వెళ్తున్నామండీ మేము ఇక్కడ అసలుకే విజయవాడ పెద్ద స్టేషను జనాలు ఎండలు అవును అదే ఇది పెద్ద స్టేషన్ కదండీ అందుకే అసలు ఎంత మంది జనమున్నారో రిజర్వేషన్ చేయించక పోతే ఇంకా ఇబ్బందయ్యేది అవునండి అవునండి తెచ్చుకున్నారా ఫుడ్డు ఏమైనా ఆ విజయవాడ అవునండి ఆ ఇంతకు ముందు ఫుడ్ కూడా అసలు బాగుండేది కాదండి ఇప్పుడు ఫుడ్డైనా కొంచెం బాగుంది ఎలా ఉంటుందండి ఫుడ్డు ట్రైన్లో మీరు చూసారుకదా ఎట్లా ఉంది

ఓకే ముందు ఆలా లేదు కదా అసలు ముందు ఫుడ్ ఆలా లేదు కదండి అసలు ఇప్పుడు అయితే కొంచెం పర్లేదుట అవునండీ అదే వైజాగ్ దేనికి కాకినాడ మా అబ్బాయి అక్కడున్నారండి చూద్దాం అని తనకి హాలిడేస్ అన్నారు తనకి రావడం కుదరదంటే ఇంక సరే అని మేం వెళ్తున్నాం మీరు దేని మీద వెళ్తున్నారు అవునా మీరు విజయవాడలోనే ఉంటున్న ఓకే అండి మీరు విజయవాడలో ఉంటున్నారా

అవునా అవును ట్రైనే బెటర్ ఆండీ ఇంక మనకి అవునవును

ట్రైన్ మన విజయవాడ కొంచెం సేఫ్ కదా చాలా పోలీస్ ఉంటారు అందుకే మీ అమ్మాయి ఇపుడు జాబ్ చేస్తుందా అండి వైజాగ్లో చదువుకుంటుందా ఫుడ్ తెచ్చుకున్నారా అండీ ఏమైనా మరి ఓకే అండీ ఓకే